మా సమూహంలో ఏంటంటే పొలిటికల్ ఈవెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ వచ్చి ఒక టాపిక్ గురించి లేదా వాళ్ళ లీడర్ గురించి పొగుడుతూ ఎ ఎలక్షన్లో ఓటేయమని చెప్పి ప్రచారం చేస్తూ ఉండడం ఇలాగా మా మా సరౌన్డింగ్స్లో అది ఎక్కువ జరిగిద్ది అలాగే ఏంటంటే జనరల్ బాడి మీటింగ్సు అలాగే డ్వాక్రా మీటింగ్సు ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతాయి అలాంటి టైంలో అందరూ సరదాగా అందరూ కలిసి సరదాగా యెల్లి అందరూ ఎలా అంటే కంబైన్ అయ్యి అందరూ ఒకల్తో ఒకళ్ళు వెళ్ళి కలిసి అలాగా వాళ్ళు కూడా దాన్ని పాటిస్పేట్ చేస్తూ అలాగే వాళ్ళు కూడా సరదాగా వెళ్ళొచ్చినట్టు ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా చేసుకుంటారు అలాగే ఏంటంటే మాకు మేము ఎక్కువగా హ్యాపీగా చేసుకునేది ఏంటంటే జాన్వరి ఫస్ట్ జాన్వరి ఫస్టు కూడా ఏంటంటే మేము మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు పాటిస్పేట్ చేసి ఆ ఈవెంట్లని సక్సెస్ చేస్తారు అలాగే ఇప్పుడు మేము మా లొకాలిటీలో మేము చేస్కునే ఈవెంట్స్ ఇలాగా అలాగే మా లోకాలిటీలో వేరే వేరే పొలిటిషియన్స్ వచ్చి తన లీడర్ గురించి అలట్ చేసుకునేది అదొకటి ఇంకోటేంటంటే జనరల్ బాడీ మీటింగ్సు ఇలాంటివి సోషల్ సోషల్ యపియరన్స్ గురించి మీటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి